మా రాష్ట్రంలో జనాలు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి సొంత రాష్ట్రం గురించి భౌగోళిక స్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుని ప్రజలు అందరు మా రాష్ట్రం గురించి మంచి అవగాహన పొందేలాగా ఉండాలి